స్థానిక మొక్కలని మన తోటలో చేర్చుకోవడానికి ముఖ్యమైన పద్ధతి ఏంటి అంటే దాన్ని వేళ్ళ భాగంతో సహా ఆ ప్రాంతం నుంచి తొలగించే మన తోటలోనూ పూర్తిగా తీసుకొచ్చి కింద భాగన్ని అమర్చడం ద్వారా మన తోటలోకి అవి సమకూరుతాయి అలాగే స్థానిక మొక్కలను మన తోటలో అమర్చడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కొన్ని రకాలైన స్థానిక మొక్కల్లో వివిధ రకాలైన పోషక విలువలు మరియు పోషక పోషకాలు ఉండడంవల్ల అవి తోటు పెరిగే మొక్కలను కూడా వివిధ రకాల్లో ఉపయోగపడుతూ ఉంటాయి